చెప్పండి సార్ ఏమి కావాలి టీవీ అయితే డిస్కౌంటా అంటే ఇప్పుడు ఆఫర్లో అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ఏమో వస్తుంది మీరు ఆఫర్ లేకుండా ఆఫర్లో తీసుకోకుండా మీరు దాన్ని ఇంకా లేట్ చేసినారు అంటే ఫార్టీ ఫైవ్ అలా వస్తుంది ఫ్రిడ్జ్ రాదు అది ఆఫర్లో అయితే తక్కువ మరియు డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ తీసుకోండి డిస్కౌంట్ చేసుకుందాం లేండి సైజు అయితే డబల్ డోర్ ఉన్నది త్రీ థర్టీ థౌసండ్ సింగల్ డోర్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏమో పడుతుంది అంటే డిస్కౌంట్ పోగా చెప్పాలంటే ట్వంటీ ఫిక్స్ అవ్వచ్చు అదే సార్ మీరు డిస్కౌంట్ పోయి ట్వంటీ ఫైవ్ అంటే డిస్కౌంట్ పోయి ట్వంటీకి రావచ్చు అంతే ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ చేయవచ్చు అంతకుమించి డిస్కౌంట్ అనేది కష్టం మీకు డబల్ డోర్ది కావాలా సింగల్ డోర్ది కావాలా డబల్ డోర్ అయితే కష్టం సార్ థర్టీ థౌసండ్కు అయితే డిస్కౌంట్ పోగా థర్టీ థౌసండ్ వస్తుంది సింగల్ డోర్ అయితే ట్వంటీకి వస్తుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయితే ఇస్తాం సార్ డబల్ డోర్ అది సార్ ట్వంటీ ఫైవ్కి అయితే ఫిక్స్ చేద్దాం సార్

ఓకే సార్ థ్యాంక్ యూ వచ్చి మీ అమౌంట్ పే చేసి ఫ్రిడ్జును తీసుకువెళ్ళండి ఎట్లయిన చేయ వచ్చండి